నమస్కారం కాంట్రాక్టర్ గారు అవును మేడం మేడం ఇక్కడే సిటీలో ఆల్రెడీ టూ వే రోడ్ ఉంది మేడం అది కొంచెం దమేజ్డ్ ఉంది ఇక్కడ నుంచి అబౌవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ రేంజ్ వరకు టూ వే రోడ్ వెయ్యాలి మేడం టూ సైడ్స్ విత్ డివైడర్తోనీ డాంబర్ రోడ్ వెయ్యాలి మేడం లాంగ్ రేంజ్ రోడ్ కాబట్టి డాంబర్ రోడ్ వేయాల్సి ఉంటుంది మేడం హెవీ వెహికిల్స్ ట్రావెలింగ్ చేస్తాయి మేడం ఈ హైవే నుంచి అందుకే సీసీ రోడ్డు కంటే డాంబర్ రోడే సజెస్ట్ చేస్తున్నాం మేడం అందుకే ఈ కాంటాక్ట్ మీకు ఇయ్యడం కోసమని చెప్పి ఫోన్ చేసాం మేడం మేడం కాంట్రాక్ట్ మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ రూట్ రేడియస్ ఎంతవరకు తీసుకోవాలి ల్యాండ్ అవి డైరెక్షన్స్ అన్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూపిస్తారు మేడం ఓకే మేడం ఓకే మేడం మీ అగ్రిమెంట్ ఆక్సె యాక్సెప్ట్ చేసాక ఈ కాంట్రాక్ట్ ప్రకారం మీ బడ్జెట్ని ప్రిపేర్ చేసి మాకు చెప్తే మీకు కాంట్రాక్ట్ అనేది కన్ఫర్మ్ చేస్తాం మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం రోడ్డు చూపిస్తాము మేడం అన్ని పర్టికులర్గా ల్యాండ్ అది చూసుకుని బడ్జెట్ క్రియేట్ చేసి చెప్పండి మేడం ఓకే మేడం ఓకే మేడం